నాకు ఇష్టమైన రన్నింగ్ రూట్ అనేది నేను చదువుతున్నటువంటి మా కాలేజీ ఎందుకు అంటే మా కాలేజీలో పదహారు వందల మీటర్లు పరిగెత్తె అటువంటి ఒక సర్కిల్ అనేది ఉంది రన్నింగ్ చేయడానికి లేదా వాకింగ్ చేయడానికి అది మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందువల్ల అంటే పదహారువందల మీటర్లు అంటే ఇంచుమించు ఒక వన్ ప కిలోమీటరు పైన వస్తుంది నాలుగు వందల మీటర్లు రౌండు సర్కిల్ అనేది నాలుగు వందల మీటర్ల రౌండు మేము నాలుగు సార్లు ఐదు సార్లు అలా చుట్టు తిరుగుతు ఉంటాం నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు అనేవి అది మాకు నేను అప్లై చేసేటటువంటి గవర్నమెంట్ జాబ్లకి అంటే అలా ఎలాగంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు లేదా ఎస్ఐ ఉద్యోగాలకు మాకు రన్నింగ్ చేయడానికి ఈ గ్రౌండు అనేది మా కాలేజీ గ్రౌండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది నేను రన్నింగ్ చేసేటప్పుడు నాకు తోడుగా మా స్నేహితుడ్ని ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితులు కూడా నాతో పాటు రన్నింగ్ చేస్తారు నేను ఒంటరిగా మాత్రం వెళ్ళేది చాలా తక్కువ తక్కువ సమయంలో వారు లేనప్పుడు నేను ఒంటరిగా వెళ్తాను వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మేము సాధారణంగా నాలుగు వందల మీటర్ల రౌండ్ కాబట్టి సర్కిల్ కాబట్టి ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు ఇంకా పది రౌండ్లు కూడా వేసేటటువంటి సమయం కూడా ఉండేది ఇప్పటికి కూడా మేము గ్రౌండ్లో రన్నింగ్ అనేది వేస్తు ఉంటాం నేను ఒక పది రౌండ్లు వేస్తే నా ఇద్దరి స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఎనిమిది రౌండ్లు ఏడు రౌండ్లు వేసేవాడు ఇంకొక స్నేహితుడు వచ్చేసి తొమ్మిది రౌండ్లు పది రౌండ్లు లేదా వాడు ఒక్కొక్కసారి పన్నెండు రౌండ్లు దాగా కూడా వేసేవాడు రన్నింగు ఎందుకంటే మాకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఈ ఎస్ఐ ఉద్యోగాలకు లేదా కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాకు ఫిసికల్ ట్రైనింగ్ అనేది అవసరం కాబట్టి మేము రన్నింగ్ అనేది బాగా వేస్తు ఉంటాము ఈ వేసే సమయంలో సాధారణంగా ఆయాసం అనేది మామూలుగా ఉంటుంది కాకపోతే ఎక్కువ రౌండ్లు వేసేటప్పుడు ఒక నాలుగైదు రౌండ్లకు ఒకసారి ఆగి కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకొక ఐదు రౌండ్లు వేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకొక నాలుగు రౌండ్లు అలాగ మధ్యమధ్యలో రన్నింగ్ చేసేటప్పుడు ఆగి కొంత కొన్ని రౌండ్లకి ఆగి విశ్రాంతి తీసుకొని మరియు కొన్ని రౌండ్లికి వేస్తు ఉంటాము సాధారణంగా అయితే నేను వా ఒంటరిగా వచ్చేది ఎప్పుడంటే వాళ్ళకి ఏమైనా పనులున్నప్పుడు నేను మార్నింగ్ టైం అంటే ఉదయమే మేలుకొని ఐదు గంటల సమయానికి లేదా ఐదున్నార గంటల సమయానికి నేను గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ అనేది చేస్తు ఉంటాను వాళ్ళు ఒక్కొక్కసారి తొందరగా వస్తారు ఒక్కొక్కసారి తొందరగా రాకపోవచ్చు అందువలన ఏమిటంటే నేను అనుకున్న టయానికి నేను సమయానికి వెళ్ళి నేను చేసేటటువంటి రౌండ్లు నేను వేసేటటువంటి వేయగల వేయగలను అనేటటువంటివి రౌండ్లు వేసి వేస్తాను రన్నింగ్ అనేది చాలా లొకేషన్ మా కాలేజీ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది చుట్టు చెట్లు ఈ మధ్యలో గ్రౌండు మధ్యలో ఆడుకోవడానికి కూడా క్రికెట్టు గ్రౌండు బాస్కెట్ బాలు గ్రౌండు అనేవి ఉంటాయి చుట్టు చెట్లు ఉం ఉంటాయి కాబట్టి మాకు చాలా విశ్రాంతిగా పీస్ఫుల్గా ఉంటుంది మేము వేసేటప్పుడు చాలా సేద తీర్చుకోవటానికి కూడా మేము కు కూర్చోటానికి కూడా బల్లలు ఇంకా చాలా అనేక అటువంటివి సదుపాయాలు అనేవి చాలా ఉంటాయి మా కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా రన్నింగ్ చేసుకొనేటటువంటి వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు అందువలన ఏమిటంటే మేము ఇంకా బాగా రన్నింగ్ చేయడానికి ముందుకు ఉంటాము అందువలన ఏమిటంటే నాకు రన్నింగ్ అనేది బాగా ఇష్టం